నాకు ఇష్టమైన రచయిత జార్జ్ ఆర్వెల్ అతను ఒక బ్రిటిష్ నవల రచయిత కథా రచయిత కాలమిస్ట్ మరియు సాహిత్య విమర్శకుడు అతనికి అత్యంత ప్రసిద్ధ రచనలలో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనిమల్ ఫామ్ మరియు డౌన్ అండ్ అవుట్ ఇన్ ప్యారిస్ అండ్ లండన్ ఉన్నాయి నాకు ఆర్వెల్ నచ్చడానికి గల కారణాలు కొన్ని ఉన్నాయి మొదట అతని రచన చాలా సామాజికంగా మరియు రాజకీయంగా ఉద్దేశ పూర్వకంగా ఉంటుంది అతను మానవ స్వభావం యొక్క లోతైన అవగాహన కలిగి ఉన్నాడు మరియు అతని రచనలలో దానిని తరచూ అన్వేషిస్తాడు రెండవది అతని రచన చాలా శక్తివంతమైనది అతను తన వాదనను చాలా స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా తెలియజేస్తాడు మూడవది అతని రచన చాలా సృజనాత్మకమైనది అతను తన రచనలలో కొన్ని మరియు ఆసక్తికరమైన పద్దతులను ఎల్లప్పుడూ అన్వేషిస్తాడు ఆర్వెల్లో ఒక వ్యక్తిగా నేను ప్రశ్నించే కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి అతని మానవతావాదం ఆర్వెల్ మానవుల హక్కులకు మరియు గౌరవానికి ఒక బలమైన కేసును చేస్తాడు అతను ఒక దుర్మార్గుడు లేదా దోపిడీదారుల చేత నియంత్రించబడే సమాజంలో ఒక వ్యక్తి యొక్క దుర్భరమైన పరిస్థితిని తరచుగా అన్వేషిస్తాడు అతని నిర్భయత ఆర్వెల్ ఎల్లపుడూ తన నమ్మకాల కోసం నిలబడ్డాడు అవి ప్రజాదారణలో లేకపోయినా అతను అధికారం మరియు సంప్రదాయాన్ని తరచుగా ప్రశ్నించాడు అతని శ్రద్ద ఆర్వెల్ మానవ అనుభవం యొక్క చిన్న వివరాలపై శ్రద్ధ వహించాడు అతని రచన ఎల్లప్పుడూ చాలా నిజమైన మరియు భావోద్వేగంగా ఉంటుంది నేను ఆర్వెల్ యొక్క రచనల నుండి చాలా నేర్చుకున్నాను అతను ఒక గొప్ప రచయిత మరియు ఒక గొప్ప మానవుడు అతని రచనా నాకు ఒక మంచి మానవుడిగా మారడంలో సహాయపడింది